రాబోయే దశాబ్దంలో పలు శాస్త్రీయ పురోగతులు లేదా ఆవిష్కరణలు ప్రపంచంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు వాటిలో ముఖ్యమైనవి జినోమ్స్ జన్యూ సాంకేతికత అభివృద్ధి చెందడంతో వ్యక్తిగత వైద్యం విస్తృతంగా అందుబాటులోకి రానుంది దీని ద్వారా జన్యు రుగ్మతులను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం సాధ్యమవుతుంది రెండోది ఫైవ్ జి మరియు సిక్స్ జి టెక్నాలజీ అధిక వేగ డేటా కనెక్టివిటీ వల్ల ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది దీని ప్రభావం ఆరోగ్యం విద్య కమ్యూనికేషన్ పరిశ్రమలపై విస్తృతంగా ఉంటుంది మూడోది మిషన్ విజన్ కంప్యూటర్ విజన్ ఏఐ అదిరి ఆధారిత డేటా విశ్లేషణ రాబోయే రోజులల్లో వైద్య పరిశోధన ఆటోమేషన్ రక్షణ రంగంలో విప్లమాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉంది